గేమ్స్ అంటే అందరికీ చాలా ఇష్టం అది ఎలా చెప్పాలంటే వాళ్లలో ఉన్న మొత్తం ఇదా ఇదంతా బయట చేస్తుంది ఎందుకంటే వాళ్లలో ఏ టాలెంట్లు అన్నీ ఉన్నాయో అదంతా బయటపరుస్తారు కొంతమందికి క్రికెట్ అంటే చాలా ఇష్టం కొంతమందికి వాలీబాల్ అంటే చాలా ఇష్టం కొంతమందికి టెన్నిసో త్రో బాల్ కబడ్డీ కోకో అదంతా చాలా ఇష్టం వాళ్ళల్లో ఉండే ట్యాలెంట్ అంతా బయట రప్పించేదానికి ఆటలు విధంగా పనిచేస్తూ ఉంటాయి వాళ్ళల్లో ఉండే ట్యాలెంట్ నంతా బయటికి రప్పించాలంటే మనమంతా తోడుగుండాలి అలా ఉంటే వాళ్ళని బయటకు రప్పించచ్చు మరి ఇంకా చెప్పాలంటే వాళ్ళల్లో మంచి ప్రభావం చూపుతుంది ఈ ఆటలు కొంతమందికి క్రికెట్ అంటే చాలా ఇష్టము కొంతమంది ఇండియా లో కూడా క్రికెట్ ఆడే వాళ్ళు కూడా ఉంటారు అది ఇలాగా కబడ్డీ కూడా నేషనల్ లెవల్లో ఆడే వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు కొంతమందికి ఆటలు అంటే చాలా భయం ఎందుకంటే యాడ కిందపడిపోయి దెబ్బ తగులుతుందా ఇంకేమన్న వస్తుందని భయం కొంతమందికి కొంతమంది అయితే ధైర్యంగా ముందుకు వస్తున్నారు ఎందుకంటే వాళ్లలో ఉండే ట్యాలెంట్ని బయట రప్పించడానికి వాళ్ళు ముందు వస్తుంటున్నారు ఎందుకంటే ఆటలు అంటే మంచి ప్రభావం చూపుతుంది దానివలన వాళ్ళకి ఎక్కడికెళ్ళినా జాబ్ రావచ్చు మళ్ళీ ఇంకా చెప్పాలంటే వాళ్ళకి భయం లేకుండా ఉంటుంది ఈ ఆట ఆడడం వల్ల అందుకని ఆటలు మంచి ప్రభావం చూపుతుంది ఇంకా చెప్పాలంటే వాళ్ళకి మంచి టాలెంట్స్ అంటే ఈ గేమ్స్ లోనే ఉండాయి

ఈ ఆట మంచి ప్రభావం చూపుతుంది ఇంకా మనుషుల జీవితాన్ని మార్చేస్తుందంటే ఆటలు బాగా ఆడడం నేషనల్ లెవెల్లో వెళ్లడం మళ్ళీ ఒచ్చి ఆ ఇంట్లో ఊర్లోకి మంచి పేరు తేవడం అంతా ఈ ఆటోల్లోనే ఉండాయి కొంతమంది చదువు మంచి పేరు తెచ్చుకుంటారు కొంతమంది గేమ్స్లోనే మంచి పేరు తెచ్చుకుంటారు అందుకే ఈ గేమ్స్ అంతా మంచి ప్రభావం చూపుతూ ఉంటాయి ఎప్పుడూ అందుకే కొంతమంది ఎప్పుడు చూసినా గేమ్స్ గేమ్స్ అని వెళ్తూ ఉంటారు కొంతమంది కాలేజ్లో సైకిల్ కాలేజ్లో అయితే ఎప్పుడు చూసినా గేమ్స్ వదిలిస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళు ఆడితే వాళ్ళు ఉండే ట్యాలెంట్ అంతా బయటపడుతుందని ఎప్ కొన్ హైయ్యర్ కాలేజ్లంతా గేమ్స్ వదులుతూ ఉంటారు మళ్లి స్కూల్లో కూడా గేమ్స్ వదులుతూ ఉంటారు దీని వలన వాళ్ళికి మంచి నైపుణ్యత వస్తుంది దీనికోసం వాళ్ళు నేషనల్ లెవెల్లో వెళ్తూ ఉంటారు మళ్ళొచ్చి ఆ ఇంట్లో ఉండేవాళ్ళకి మంచి పేరు తేవడం మెడల్స్ తేవడం కప్స్ కొట్టడం అంత చూస్తూ ఉంటారు అంత అంత ప్రభావం చూపుతుందంటే ఈ గేమ్స్ అందరికీ మంచి ప్రభావం చూపుతూ ఉంటుంది ఇంకా చెప్పాలంటే వాళ్ళికి ట్యాలెంట్ అంటే ఎంత ఇదో అదేలాగా వాళ్ళ ఆటలో కూడా వాళ్ళు ఉంటారు వాళ్ళ మీద వాళ్ళు హోప్స్ పెట్టుకొని ఈ ఆట ఆడుతూనే ఉంటారు అందుకే వాళ్ళకి ఈ ఆటలంటే ఉంటే మంచి ప్రభావం చూ